నేను వంటల క్లాసులు గట్ట ఏమీ వెళ్లలేదండి ఇప్పుడు కొచ్చి నేను ఇంట్లోనే మా మమ్మీ నేర్పించేదే నేను నేర్చుకున్నాను అండి క్లాస్లు కట్టా వెళ్ళలేదు నేను ఎప్పుడూ ఆ ఎందుకంటే నాకు అవకాశం రాలేదు ఎందుకంటే మా మమ్మీకి మ్యాక్సిమం అన్ని వంటలు వచ్చనమాట సో మా మమ్మీతో నాకు నేర్పించేసే వారు నాకంత అవసరం లేదు క్లాసెస్ కి వెళ్ళడం ఒకవేళ క్లాసెస్కి కాని వెళ్తే నేను కేక్స్ కట్టా ఎలా తయారు చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటాను నాకెందుకంటే నాకు బేకరీ స్టైల్స్లో చేయటం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ ఆ కేక్స్ కాని ఆ క్రీమ్ కాని అలాంటివి ఏమన్నా చేయాలన్నా నాకిష్టమనమాట బేకరీ స్టైల్లో సో అందుకని చెప్పి నాకు ఒకవేళ నాకు వెళ్ళే అవకాశం ఉంటే నేను వాళ్ళ బ్యేకరీవి మొత్తం అన్ని నేర్చుకుంటానన్నమాట బ్యేకరీలో ఏం చేస్తారు అలా మొత్తం అన్ని నేర్చుకుంటానన్నమాట నేను నాకు అదొక ఇంట్రెస్ట్ ఉంది ఆల్మోస్ట్ మా మమ్మీకి అవి కూడా వచ్చు నాకు అవి కూడా నేర్పించేసారు కానీ నాకు మరీ అంత పర్ఫెక్ట్గా రాదు కేక్స్ కట్టా చేయటం సో అందుకని చెప్పి నేను క్లాసెస్కి వెళ్దాము అననుకుంటున్నాను ఒకవేళ మో నాకంతగా ఉండదు ఎందుకంటే ఇంట్లో మా మమ్మీ ఏ అన్ని నాకు నేర్పించేశారు నాకు మ్యాక్సిమం అన్ని వంటలు వచ్చు కొన్ని వంటలు రావండి అదే నార్త్ ఇండియన్ స్టైల్ లేకపోతే ఇటాలియన్ స్టైల్స్ నాకు అలాంటివి రావన్నమాట సో అవి కూడా నేర్చుకోడానికి నేను వెళ్దాము అననుకుంటున్నాను అక్కడికి క్లాసెస్ నేర్చుకోడానికి అక్కడికి వెళ్దాము అంటే కుకింగ్ క్లాసెస్కి వెళ్దాము అని నేననుకుంటున్నాను ఇటాలియన్ థైనిస్ చైనీస్ ఇలాంటి వంటలు నాకు అంతగా రావు నాకెక్కువ మన ఇండియా స్టైల్స్ ఏ వచ్చన్మాట నాకు వేరే స్టైల్స్ రావు సో అవి కూడా నేర్చుకోడానికి నేను వెళ్దాము అననుకుంటున్నానన్మాట వంటల క్లాసెస్కి అలాగే బ్యేకరీలో కేక్స్ కట్ట అన్నీ ప్రతి కేక్ నేర్చుకోవాలి లేకపోతే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఒక నేర్చుకోవాలని నేనుకుంటున్నాను మళ్ళీ అలాగే థాయ్ ఫుడ్స్ పర్టిక్యులర్గా థాయ్ ఫుడ్ అనేదే ఎక్కువ నేర్చుకోవలనిపిస్తుందండి నాకు ఒకవేళ నేను వెళ్ళేలా ఉంటే ఎక్కువ థాయ్ ఫుడ్ ప్లస్ అలగే చైనీస్ ఫుడ్ రెండు ఫుడ్స్ నేను సెలెక్ట్ చసుకుంటామనన్నమాట నేర్చుకోడానికి బ్యేకరీ అనేది అది ఆప్షనల్ నేర్చుకుంటే నేర్చుకుంటాను లేకపోతే లేదు కానీ ఎక్కువ నాకి చైనీస్ని థాయ్ ఫుడ్స్ నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి